మనము మలేరియా డెంగ్యు జ్వరాలు రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి అవి ఎలా తీసుకోవాలి అంటె పూల కుండీలు కులర్లు నీటి ట్యాంకును ఎప్పటికప్పుడే శుభ్రం చేసి ఆరబెట్టుకోవాలి వారంలో ఒకరోజు డ్రై డ్రైగా పాటిచ్చాలి నీటి నిలువ లేకుండా శుభ్రంగా ఆరబెట్టాలి ఇంకా ఇళ్ళలో చీకటి ము చీకటి మూలానా ఇవి దోమలు దాగి ఉంటాయి ఆ ప్రాంతం ఆ ప్లేస్లో ఎప్పుడు శుభ్రం చేయాలి సాయంత్రం వేళ ఎక్కువగా కిటికీలు అవి తీసి ఉంటాయి కిటికీలు తలుపులు తీసి ఉంటాయి అవి ఇంట్లోకి చేరతాయి అనే కిటికీలు తలుపులు మూసి వేయాలి దోమలు కుట్టకుండా దోమ తెరలు దోమలు తరి తరిమెసే కాయిల్సు ఉపయోగించాలి ఇంకా పిల్లలు విషయానికొస్తే పిల్లలు ఎప్పుడు కాళ్ళు చేతులు కప్పి ఉంచేలా దుస్తులు వాళ్ళకి వెయ్యాలి ఇలా ఇవన్ని పాటించాలి అప్పుడే మనకి డెంగ్యూ మలేరియా జ్వరాలు రాకుండా ఉంటాయి